హలో మ్యాడం నమస్తే అండి కుమారి ట్రావెల్ ఏజన్సీనండి మ్యాడం మేము ఈ దసరాకి మేం హైడ్రాబాడ్లో ఉంటాం మ్యాడం దసరాకి ఇక్కడ కాకినాడ రావాలనుకుంటున్నాము మాములు అలాగే రాజమండ్రి కాకినాడ నుంచి అలాగే రాజమండ్రి అలాగే రంపచోడవరం ఇవన్ని తిప్పాలి మ్యాడం మాకు ఈ ట్రావెలీలో మీకేమయినా ఇది వే వేకెన్సీస్ ఉన్నాయా మ్యాడం కార్ అవైలబుల్గా ఉన్నాయండి ఓకే మ్యాడం మ్యాడం మేము ఎయిట్ మెంబర్స్ వరకు వస్తామండి

మాములుగా ఇది ఉన్నారు మ్యాడం పెద్దోలు ఇద్దరున్నారండి మిగతావాళ్ళందరూ కొంచెం కొంచెం కు కొంచెం ఎంగేజే మ్యాడం ఓకే మ్యాడం అయితే అది మాములుగా ఏ కారు బుక్ చే కార్ బుక్ చేస్తారా మ్యాడం లేకపోతె ఏదన్నా ట్యాక్సీ గానీ లేకపోతె ఏదన్నా మినీ కార్ మినీ బస్ కానీ ఏదైనా బుక్ చేస్తారండి ఓకే మ్యాడం అవును మ్యాడం అవునండి ఓకే మ్యాడం కు కూర్చుంటరు మ్యాడం పర్లేదండి ఓకే మ్యాడం అయితే దసరాకి మొత్తం మాకు ఈ కాకినాడలో అలాగే ఎంత చెప్పాలి మ్యాడం మాకు అంటే కాకినాడలో అక్కర్లేదు మ్యాడం మాకు అంటే రాజమండ్రిలో కావాలండి అంటే రాజమండ్రిలో అంటే మరి ఎక్కువ రోజులుండమండి ఒక వన్ నైట్ స్టే చేస్తాం అంతే ఇదిగో మళ్ళా అవును మ్యాడం అంతేనండి లేదు మ్యాడం అంటే ఈ కాకినాడ ఫస్టు మొత్తం తి తిరగేసిన తర్వాత రాజమండ్రి వెళ్తాము మ్యాడం రాజమండ్రిలో అక్కడ మొత్తం దర్శనం అవన్నీ చేసుకున్నాక అక్కడ ఒ ఒక డేస్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇలాగ రంపచోడవరం గట్టా వెళ్తాము మ్యాడం అవును మ్యాడం ముందు రంపచోడవరం డైరెక్ట్ కాకినాడ మ్యాడం అలా రోజే ఈవెనింగ్కి మమ్మల్ని ఇలాగ సెవెన్కి ట్రైన్ ఉంది మ్యాడం మాకు మమ్మల్ని రైల్వే స్టేషన్లో దింపేస్తే స మాకు సరిపోతుంది మ్యాడం మామూలుగానే ఇదా ఓకే మ్యాడం ఓకే మ్యాడం మేము కాకినాడలో ఎక్కడ ఏంటి అని చెప్పేసి మేము లొకేషన్ పెడతాం మ్యాడం అంటే మాకు ఒకా హాఫ్ అన్ అవర్ ముందుగాని వన్ అవర్ ముందుగాని కార్ వచ్చే లొకేషన్కి వచ్చేల చూడండి ఓకే నాకు కార్ ఇది డ్రైవర్ డీటెయిల్స్ పెట్టారంటే నేను నేను డ్రైవర్తో కాంటాక్ట్ అవుతాను మ్యాడం ఒకేలా డ్రైవర్ నెంబర్ కూడా నేను లొకేషన్ అనేది పెడతాను ఎక్కడికి రావాలో ఏంటని ఓకే మ్యాడం అది అమౌంట్ కూడా ఎంతయిందో మాకు చెప్తే నేను అమౌంట్ మీకు ఫోన్ ఓకే మ్యాడం అయితే ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే సరే మ్యాడం అయితే నాకు మీరు లాస్ట్లో చెప్తారు కదా అంటే మేము ఫస్టు తౌసండ్ రూపీస్ అనేది ఫోన్పే చేస్తాం మ్యాడం నేను ఓకే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం